ఇది శ్రీ ట్రావెల్స్ ఏనా అండి మేము తిరుపతి వెళ్ళాలి అనుకుంటున్నాము ఒక టెన్ మెంబర్స్ ట్రైన్ టికెట్ కావాలండి ఒక ఫిఫ్త్కి సిక్స్త్ కట్లా సిక్స్త్ మార్చ్ వెళ్దామని అనుకుంటన్నాము ఇంకా ఐదు రోజులల్లో ఏసీలో బుక్ చేయండి ఏసీ కావాలండి లేదు డబుల్ సింగిల్ సీటు ఎంత ఉంటుంది డబుల్ సీట్ ఎంత ఉంటదండి ఆహా అయితే ఫైవ్ ఫైవ్ కాదు ఈ ఫైవ్ అన్నా ఫైవ్ ఏమో సింగిల్ దాంట్లో బుక్ చేయండి స్లీపర్లలో మళ్ళీ మిగతావేమో సిట్టింగ్లో బుక్ చేయండి మార్చవచ్చు కదా అదేం కాదు కదా ఈ వీళ్లు ఇక్కడే ఉండాలి అని ఓకే అవి వద్దులేండి మేము మేము తీసుకొచ్చుకుంటాము అక్కడ తినడానికి అయితే స్పేస్ అయితే ఫ్రీనే కదా మళ్ళీ అక్కడ కూడా పే చేయాలా ఎన్ని ఎన్ని దగ్గర ఆపుతారండి ఎక్కడ ఎక్కడక్కడ మమ్మల్ని దింపేస్తారు అలిపిరి దగ్గరన లేకపోతే అంటే మేము మెట్ల ఎక్కి వెళ్ళాలి అనమాట ఓకే అండి ఓకే అండి ఓకే బుక్ చేసేయండి నేను మీకు గూగుల్ పే చేసేస్తానండి అమౌంట్ ఆ చేసేస్తా ఆ సరే అండి సరే థ్యాంక్ యూ